ఆ నమస్కారమండి అదండి ఒక స్మార్ట్ ఫోన్ కొనుక్కుందామని వచ్చాం అండి ఎంతెంత పడుతాయి అండి మామూలుగా ఏమేమున్నాయి ఏది మంచిది ఎంతరే ప పదిహేనుంచి ఇరవై వేలులోపు అయితే సరిపోతది అనుకుంటున్నానండి అంటే మాకు తెలిసిన వాళ్ళు ఈ రియల్ మీ కానీ లేకపోతే పోకో కానీ స్యామ్సంగ్ అలాంటీవి కాకుండా ఇలాంటివి తీసుకుంటే ఎక్కువ కాలం వస్తాయి అంటున్నారండి మరి తక్కువలో నిజమేనండది ఆ అదేనండీ ఏదో క్యాం కాదుగానండీ ఈ స్టోరేజ్ చెప్పాడండి తక్కువలో తక్కువ నాలుగు జీబీ తీసుకోమన్నాడండి నాలుగు లేకపోతే అరవై నాలుగు ఉంటుంది అట అది కాకపోతే ఎనిమిది నూట ఇరవై నాలుగు ఎంత అన్నారండి

ఆ ఆరు ఆరు నూట ఇరవై ఆ అవే అన్నారండి అలా ఆ కాకపోతే నూటఇరవై ఎనిమిది ఎక్కువ అన్నారండి అందుకే ఇంకా అరవై నాలుగు తీసుకుందామని చూస్తున్నాను పదిహేను పదిహేడు అలా పడేలాగా ఒక చూపించండి మాకు తీసి చూపిస్తారా లేకపోతే బాక్సులు ఏనా అండి

అవి ఏవో వన్ వన్ ప్లస్ ఏదో అన్నారండి అదెలా ఉంటుంది అండి వన్ ప్లస్ అంటా ఎదో వీవో నో ఒప్పో నో మరి ఆ అదే అండి ఇప్పుడు మేము కొనుక్కునే ఫోన్ కి ఏమన్నా వారంటీ లు ఉంటాయి అండి ఈ రియల్ మీ అదేంటండి అక్కడ ఏదో మోటో అని ఉంది ఏంటది అది ఎంతండి ఈ ఇప్పుడు చూపించిన ఫోన్ లు అన్నీ కూడా కెమెరా బాగానే ఉంటాయి కదండి ఆ అదేలెండి ఇది అయితే ఎంతపడుతుంది అండి ఇదేదో రియల్ మీ సిక్స్టీ అన్నారు సిక్స్టీ ప్రో ఆ ఎంతపడుతుంది అండి అది

ఏవో అండి అవేమి చూడలేదు అది ఆన్లైన్ లో కొన్ని ఫ్రాడ్ లు ఏవో జరుగుతున్నాయి అంటున్నారు ఇలా బైటివి తీసుకుందామని వచ్చామండి అయితే ఇది బాగానే ఉంటుంది కదండి రియల్ మీ నార్జో సిక్స్టీ ది సిక్స్టీ ప్రో ఆ సరే అండి ఎంతన్నారండది

పదిహేనుకి రాదంటరా ప పోనిలే పదహా పదహా పదహారు ఐదు చేసుకోండి ఇక ఒకేసారి పేమెంట్ చేస్తాం కదండి ఒకేసారి ఇచ్చేస్తాం మేము డబ్బులు ఈఎంఐలు అలా కాకుండా ఒకేసారి ఇచ్చేస్తాం సర్లేండి అయితే సరే అండీ సా అది క ఇచ్చేయండి ప్యాక్ చేసేండి ఆ దానికి ఇయర్ఫోన్లు ఏమన్నా ఇస్తాడండి సరేండి